తెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది నేనైతే మా పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా చక్కగా పెడతారు అలాగే పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు అలాగే సంవత్సరానికి అమ్మఒడి డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అలాగే వారికి మంచి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్డు చిట్కి అటువంటి ఎటువంటి ఆహారం స్పెషల్గా ఇస్తారు కాబట్టి నేనైతే ప్రభుత్వ పాఠశాలల్లోనే నా పిల్లల్ని చదివించాలి అనుకుంటున్నాను